పిల్లలు మరియు కొత్త తరానికి కళలు మరియు చేతి పనులు పట్ల ఆసక్తి మరియు శిక్షణ కోసం అవి ఏమి అవసరము అంటే ఈ ప్రభుత్వాలు చూసుకోవాలి ఆ ప్రభుత్వాలు ఆసక్తి కలిగించి వాళ్ళలో కొత్త కొత్త ఉత్తేజాన్ని పెంచాలి అయితే ఇక్కడ ఆ కొత్త ఉత్తేజం పెంచే వాళ్ళు ఎవరూ లేరు దానికి కావాల్సిన సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు కొత్త తరంలో ఆసక్తి మేలుకోవడంలో సమాజం సఫలం అవ్వట్లేదు వెనక్కే వెళ్తుంది కానీ ముందుకు సాగట్లేదు